నమస్తే ఎవరండి అవునండి ఖచ్చితంగా అండి చెప్పండి ఏమేమి కావాలి

నూనె ఏం కావాలండీ ఏ నూనె కావాలి సన్ఫ్లవరా లేకపోతే ఫ్రీడమ్ ఆయిలా మార్కెట్లో అంటే ఎక్కువమంది ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటున్నారు అండి ఐదు అండి ఆయ్ తర్వాత ఉప్మా రవ ఏమి కావాలండి ఏ రకం తెల్ల తెల్ల రవ లేకపోతే ఎర్ర రవ సో సరే డాబర్ రెడ్ పేస్ట్ అండి ఒకసారి ఆగండి రాసుకుంటున్నాం చెప్పండి ఇంకా ఓకే పర్ఫ్యూమ్ అండి ఏ పర్ఫ్యూమ్ కావాలండి మన మా మార్కెట్లో చాలా మంచి మంచివి ఉన్నాయి ఏమి కావాలి ఏంటండి మళ్ళీ చెప్పండి ఓకే నివ్యా ఇంకా ఏమి కావాలండి ఏమి సర్ఫ్ అండి ఏమి సర్ఫ్ కావాలి సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ కావాల ఓకే సరే అండి డజనా అండి అంటే ఏ కంపెనీవి కావాలి రిన్ ఓకే అంట్లు తోముకునే సబ్బులు ఏమన్న కావాల అండి

సరే అండి సరే అండి ఇంకా ఏమన్న కావాల అండి రాసుకున్నాం అండి ఫస్ట్ అదే చెప్పారు మొదటిగా సరే అండి విడిగా కట్టమంటారా లేకపోతే ప్యాకెట్స్ ఉన్నాయి అవి ఇచ్చె అవి ఇవ్వమంటారా అవన్నీ విడిగా ప్యాక్ అవి విడిగా కట్టమంటారా అంటే ఇవన్నీ కట్టేలోపు ఒక్క గంట గంటన్నర పడుతుంది ఈ కట్టినాక మేము మీ ఇంటికి పంపుతాం అండి సరే అండి